నాకు రైలు టికెట్ బుకింగ్ కోసం ప్రమోషనల్ ఆఫర్ కోడ్ అందింది అయితే ఈ ఆఫర్కు సంబంధించిన పూర్తి వివరాలు నాకు స్పష్టంగా తెలియడం లేదు ఈ ఆఫర్కు సంబంధించిన నిబంధనలు వాడుక విధానం మరియు ఏ రకాల ప్రయాణాలకు ఇది వర్తిస్తుందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను అదనంగా ఈ కోడ్ను ఎలా ఉపయోగించాలి ఏదైనా మినహాయింపులు ఉన్నాయా వంటి వివరాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాను కానీ ఈ ఆఫర్ గురించి వివరాలు ఎక్కడ మరియు ఎలా తెలుసుకోవాలో నాకు స్పష్టంగా తెలియడం లేదు దీని గురించి ఎవరిని సంప్రదించాలి కస్టమర్ కేర్ను కాల్ చేయాలా లేదా అధికారిక వెబ్సైట్లో ఏదైనా ప్రత్యేక సెక్షన్ ఉందా ఇలా అన్ని విధాలుగా నేను వెతికి చూశాను చివరికి నేను కస్టమర్ కేర్ని కేర్కి కాల్ చేయాలి అనుకుంటున్నాను కస్టమర్ కేర్కి కాల్ చేయడానికి నా వద్ద నెంబర్ లేదు అందుకొరకు నేను ఏమి చేసాను అంటే ఇంటర్నెట్లో రైల్వే కస్టమర్ కేర్ అనేది వెతికి తగిన కస్టమర్ కేర్ నెంబర్ తీసుకొని వారికి కాల్ చేసి నాకు వచ్చిన ఈ నాకు వచ్చిన ఈ సందర్బాన్ని వాళ్ళతో చర్చించి తగ తగిన జవాబు నాకు అందింది వారు నాకు నాకు తగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను దానికి అనుసంధానంగా వాళ్ళు చెప్పనా విధంగా నేను నా ఆఫర్ కోడ్ని యూస్ చెప్ప వాడుకొని వాడుకున్న తరువాత నాకు నా ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి అనుకూలంగా ఉన్నింది అందుకు ఇందుకొరకు నేను ముఖ్యంగా కస్టమర్ కేర్ వారికి ధన్యవాదాలు